హలో సార్ గ్యాస్ ఏజెన్సేనా మాకు గ్యాస్ అత్యవసరం నా పేరు మానస మాది వరంగల్ జిల్లాలోని నందనం గ్రామం నా ఐడీ వచ్చేసి వన్ జీరో జీరో జీరో జీరో సెవన్ జీరో సిక్స్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఆ గ్యాసు మాకు అత్యవసరమండి ఇప్పుడే ఊరు నుండి వచ్చేసాము మేము